ఆయ్ అదండి నేను మంచిది ఫోన్ ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను అండి అదే ఇప్పుడు రియల్మీ నైన్ అనేది వచ్చింది అంట కదండి అవునండి అది ఎంత పడుతుంది అండి ఫిఫ్టీన్ అండి ఇంకా ఏమన్న తగ్గుతుందా అండి అంటే అంత ఎక్కువ ఏంటండి ఏమేమి బాగుంటాయి అండి అందులో దాని ఫీచర్స్ అండి ఫైవ్ కా

అదే అండి

సిక్స్టీ అండి సిక్స్టీ ఎంపీ అండి బ్యాక్అప్ ఎంత అండి అదే అండి

ఫైవ్ జీ అండి వారంటీ అది అది డిస్ప్లే ఆమోలేడ్ అది ఉంటుంది కదండి అదే అండి లేదంటే వేరేదా అండి అదే అండి వారంటీ ఎలాగ అండి వన్ ఇయర్ అండి

అదే అండి అదే ఫోన్ తీసుకుందాం అనుకుంటే తెలిసిన వాళ్ళని అడిగితే అదే చెప్పారండి

అదే చూస్తున్నాను అండి ఏది బాగుంటుంది అని కలర్ ఇంకా మరి రేట్ ఏమి తగ్గదా అండి అదే ఈఎంఐ ద్వారా అయితే ఎలాగ అండి అంటే నెలకి ఏడు వందల యాభై కట్ ఏడు వేలా ఏడు వేలు కట్టాలా అండి ఏడు వందలు కట్టాలా అండి ఏడు వందల ముప్పై ఐదు అండి ఎన్ని నెలలు కట్టాలి అండి అలాగ ఇరవై నాలుగు నెలలా అండి అదే ఐతే చూస్తాం అండి బాగా ఉందా అంటే రేటు కొంచెం రేటు తగ్గిస్తే తీసుకుంటాం అండి మరి ఇంత పెట్టుకుంటున్నాం మరి ఏమి ఫ్రీ ఏమి ఇవ్వడా అండి గిఫ్ట్ ఫ్రీ ఏమి ఇవ్వరా అండి మీ షాప్లో అదే అండి ఇయర్ఫోన్స్ నేను ఇంకా మంచి మంచి ఇస్తున్నారు అండి స్మార్ట్ వాచెస్ కూడా ఇస్తున్నారు కదండి ఇప్పుడు ఈ మధ్యన

సరే అండి అయితే ఇవ్వండి బ్లూ కలర్ ఇవ్వండి